ఈ మధ్యకాలంలో చదువుకున్న పిల్లల్లో చాలా వరకు కాంపిటీషన్ పెరిగినది దాని ప్రకారముగా చూస్తే కాలేజీలు కాలేజీల్లో చాలావరకు ఏంటంటే పిల్లల భవిష్యత్తుతోని ఆడుకుంటున్నాయా లేదు ఒక వ్యాపారంలా చేస్తున్నారా అనేది ఏ రకంగా చూసినా కూడా అంతు పట్టడం లేదండి చాలా వరకు కాలేజెస్ ఏంటంటే మేము ఇది ప్రొవైడ్ చేస్తున్నాము మా నుంచి ఇది వస్తున్నది మా ర్యాంకింగ్ ఇంతు ఉంది అని అనే రకంగా చూపించి వాళ్ళని ఆకర్షింప చేసి తీరా అక్కడికి వెళ్ళి చూస్తే లక్షలల్లో ఫీజులు ఉంటున్నవి ఇలా కాకుండా పిల్లలకి ఆసక్తి ఉన్న విషయము ఆ ఆసక్తి ఉన్న విషయము ఎక్కడైతే మంచిగా చెబుతున్నారో ఎక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంది అట్లాంటివి చూసుకొని వెళ్లకుండా ఇందులో ర్యాంకింగ్ ఎక్కువ వచ్చింది ఈ కాలేజియే మంచిది అని పేరెంట్స్ కూడా వెనుక ముందు ఆలోచించకుండా ర్యాంకింగ్లు చూసుకుని వేస్తున్నారు మరి అక్కడ ఫ్యాకల్టీ ఏ రకంగా ఉన్నది అక్కడ మనం వేస్తే మన పిల్లలని వేస్తే మన పిల్లలు గైన్ అవుతారా అనేది చూసుకోకుండా ఎవరికో వచ్చింది ర్యాంకు మన పాపకి కూడా వస్తుంది అని అనే ఒక అపోహతో అక్కడ లక్షలలో ఫీజులు కట్టి జాయిన్ చేస్తున్నారు ఇలాంటివి కొన్ని ఈ మధ్యకాలంలో జరుగుతున్నవి వాటిని వార్తా పత్రికలు వాళ్ళు కూడా ఒక పెద్ద ఇదిగా వాళ్ళు కూడా కాలేజీలో పేర్లు పెద్ద పెద్దగా కట్ అవుట్స్ కట్టించడము వేయడము ఇలాంటివి ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి